నమస్తే అండి ఫ్రూట్ కాస్ట్ ఎంత ఉందండి ఆపిల్ బనానా మ్యాంగోస్ ఎలా ఉన్నాయి ఎందుకండి ప్రైస్ ఎందుకు ఇంత హై ఉన్నాయి అవునా మరి ఎప్పుడు తగ్గుతుంది ప్రైసు ఫ్రెష్గానే ఉన్నాయాండి ఫ్రూట్స్ ఒక టూ కేజిస్ మ్యాంగోస్ ఒక వన్ కేజీ బనానా ఇవ్వరా చేంజ్ లేదండి చేంజ్ ఉంచుకొండి పర్లేదు నెక్స్ట్ టైమ్ వస్తాను కదా ఓకే థ్యాంక్యూ అండి